మనం అడే ఆటలు కాని ఎవ్వరు ఆడే ఆటలు కాని మన జాతీయ ఆటలు కానీ ఎవ్వరైనా స్త్రీలను కాని మగవాళ్ళను కానీ పురుషులను కానీ ఒకటే విధంగా చూడాలి ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూడకుండా స్త్రీ స్త్రీలకు కావాల్సిన ఉన్న ఆటలు కబడ్డీ మ మగవాళ్ళు ఆడే ఆటలు దాన్ని అన్ని ఆటలు అవి కూడా స్త్రీలు కూడా ఆడాలి అలా ఎలా ఆడాలి అనంటే మన ప్రభుత్వం అనేది తగిన చర్యలు తీసుకోవాలి తగిన చర్యలు ఎలా అంటే ఆడవాళ్లు ఎవ్వరు ఆడగలచ్చు ఎలా ఆడగలచ్చు వాటికి కావలసిన ఉపయోయాగాలు కానీ వాటికి కావలసిన ఆటకు కావాల్సిన అన్ని పదార్ధాలు అన్ని ఉపయోగాలు మన స్త్రీలకు ఇస్తే ఈ స్త్రీలు కూడా ఏ ఏమైంది అంటే స్త్రీలు కూడా ఆడగలతారు దీన్ని బట్టి దీన్ని దీన్ని ప్రకారం ఉన్న స్త్రీలు కూడా వాళ్ళకు కూడా ఉంటుంది అరే నేను ఆడొచ్చు ప్రభుత్వం మనకి ఇవి చేస్తుంది ఇట్టు చేయగలుతుంది కాబట్టి మనం కూడా చేసేయొచ్చు మనం కూడా వెళ్ళొచ్చు మనం కూడా ఆడొచ్చు అనేది ఒకటి వస్తుంది దీ దీని బట్టి మనం ఏమంటే దీని బట్టి ఏమైతుందంటే ప్రతి ఒక్క ఆట స్త్రీలలో కూడా స్త్రీలకు కూడా ఉంటుంది స్త్రీలు కూడా ఆడొచ్చు